మా ప్రాంతం నిజామాబాద్ మా ప్రాంతం లోపల అనేక మతాల కలయిక ఎందుకంటే ఆనాడు ఎంతోమంది రాజ్య రాజ్య కుటుంబీకులు ఈ యొక్క ప్రాంతాన్ని పాలించడం ద్వారా అనేక మతాలు పుట్టుకొచ్చాయి ముస్కు మెయిన్గా ఇక్కడ జైనులు బౌద్ధులు మరియు హిందువులు ముస్లింలు క్రిస్టియని క్రిస్టియానిటీ ఈ యొక్క మతాల వాళ్ళు చాలా చాలా జనాభా కలవారు దీని లోపల మెయిన్గా

ఇలాంటి మతాలు వాళ్ళ మధ్య విద్రోహశక్తులనేవి ఏం రాలేకపోతున్నాయి దీని ద్వారా మా యొక్క గ్రామం లోపల గానీ మా యొక్క సిటీ లోపల కానీ అనేక మతాలు ఉంటాయి ఆ యొక్క మత సమూహం ద్వారా ప్రజల లోపల విశ్వాసం మరియు ఆత్మీయత ఈ యొక్క రెండు వికసించడం జరుగుతున్నాయి ఎందుకంటే మతాలు అనేది ఎవరి యొక్క భావన ఎవరి యొక్క విష్ ఎవరిపైన వాళ్ళకి విశ్వాసం ఎందుకంటే క్రిస్టియానిటీలు మెయిన్గా ముఖ్యంగా ఏసుక్రీస్తును నమ్ముతారు అదే విధంగా ముస్లింలు అల్లాని నమ్ముతారు హిందువులు ఈశ్వరుడిని నమ్ముతారు ఎవరి యొక్క భావన ఉద్దేశం ఒకటే కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భాషల లోపల వాళ్ళ యొక్క మత ప్రకారం ద్వారా వాళ్ళ యొక్క భగవంతుని వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకటే మానవ జీవనం లోపల ఏ విధంగా జీవించాలన్నది ఒకటే మార్గం కానీ వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి వాళ్ళ యొక్క మార్గదర్శనం అనేది వాళ్ళ యొక్క సంస్కృతి పరంగా వాళ్ళ యొక్క మతాల పరంగా వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది అంతేకాని ఎన్ని మతాలు ఉన్నా ఎంత ఎంతమంది జనాభా ఉన్న మా యొక్క ప్రాంతం లోపల కూడా ఎక్కడ కూడా మత సమూహనం అనేది మత సమూహనం అనేది ఏం లేదు ఆ యొక్క కొన్ని కొన్ని ఏరియాల వైస్గా వాళ్ళ యొక్క జీవనాన్ని జీవిస్తా ఉంటారు ముస్లింలు ఒక సైడు హిందువులు ఒక సైడ్ ఇట్లా అని ఏం లేకుండా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ఆ యొక్క జీవనం లోపల వికర్షితం చెందడానికి వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని జస్ట్ మతాన్ని కేవలం వాళ్ళ యొక్క మతంగానే వచ్చి కలుస్తారు కానీ అది ఏదో గొప్ప విషయంలాగా ఎక్కడ కూడా ఆలోచించరు అండ్ దీని ద్వారా ఏమైతది అంటే మనిషి లోపల మానవత్వం అనేది లభించడం జరుగుతుంది ఎక్కడైతే మతాలు అనేవి కేవలం ఆ యొక్క మతం అనే పేరు దగ్గరనే ఉండిపోవాలే గానీ అదే జీవన ఆధారం కాకుండా ఉం ఎప్పుడైతే ఉంటాదో అప్పుడు సమాజం లోపల మార్గం వికసితం అనేది చెందుతాయ్